స్వయం సహాయక బృందం అనేది చాలా మంచిది అని నేను భావిస్తున్నాను

మనకు ఎంతో ఉపయోగపడుతుంది అలాగే మనకి ఎంతో సహాయపడుతుంది కూడా దాని గురించి నా అభిప్రాయం మంచిగానే ఉంటుంది అలాగే మహిళలు ఉపాధికి మంచి అవకాశాలు ఏమిటంటే వాళ్ళు స్వయంగా వారి పనులు చేసుకుని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడ్డం అలాగే వాళ్ళు సొంత వాళ్ళు చేయాలనుకున్న పనిని కుటుంబ సభ్యులు అందరూ ప్రోత్సహించాలి అలాగే ప్రభుత్వం నుంచి కూడా వారిని ఆదర్శంగా తీసుకుని మంచి వ్యక్తులుగా తీర్చిదిద్దడానికి ప్రయత్నించాలి